నమస్కారం అండి కృష్ణ గారు అదే రమ్మన్నారు అంట అండి ఏం పనుందండి

అవుతుందంది మీది ఎట్లా అవుతుంది అంటే అది చుట్టూ మీది సెంటున్నర ఉందండి సెంటున్నర మీది స్థలం సరే రెంట్ ఎంత వస్తుందండి అంటే చుట్టూ మీకు స్తంభాలు సిమెంటు స్తంభాలు లోతుగా తీసి గొయ్యలు తీసేస్తామండి దాంతో పాటు మీకు ఇటుక ఎలాంటిదంటే మట్టి ఇటుక ఎర్ర ఇటుక పెట్టాలా అండి లేకపోతే సిమెంట్ ఇటుక పెట్టమా మట్టి ఇటుక అండి ఇటుకొచ్చి ఒక్కొక్కటి అది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పడుతుంది అండి అదే సిమెంట్ ఇటుక అయితే మీకు ఆ ఒకటి వచ్చేసి పన్నెండు రూపాయలు కానీ పదకొండు రూపాయలు పడతది కాకపోతే అది పెద్దది కదఅండి మరి లేదండి అంటే మీకు ఒక వరుస కావాలా లేదా రెండు వరుసల అది కూడా చూసుకోవాలి కదండి ఒక వరుసాది ఒక వరుస అయితే కనుక మీకు చుట్టూ తిరిగి రావడానికి వెయ్యండి ఒక ఒక లోడ్ వెయ్యండి తరువాత మళ్లీ ఒక ఐదువందలు ఇటుక అవుతే అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం ముందు ఒక లోడ్ అయిన తర్వాత ఊరికే అలా సరిపోకపోతే తెచ్చుకుందాం

లేదు మట్టి ఇటుకే బెటర్ అండి అంటే సిమెంట్ అంటే మీది ఏదన్న కుట్టినా కానీ అంటే ఏ మేకులు కట్టా ఎక్కడన్నా దండెం కట్టుకున్న కాని మీకు చేతిలోచేస్తుందండీ అది కొంతకాలం మాత్రమే ఉంటది సిమెంట్ పైన చేస్తాం కాబట్టి లోపల మీరు ఎప్పుడైనా కొడితే బయట వచ్చేస్తుందండి ఈ ఈ ఇటుకే బెటర్ అండి మట్టి ఇటుక ఎందుకంటే అండి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయండి ఒక మీకు ఒక లోడ్ వచ్చి అదే ఒక లారీ ఇసుక వచ్చి మీకు పదిహేను వేలు ఎంతో పడుతుందండి ఇప్పుడు

ఐదు యూనిట్లు మరి చుట్టూ గోడ అంటున్నారు కదండీ మరి అంతగా ఒక మూడు మూడు యూనిట్లు వేయించుకోండి మూడు యూనిట్లు మీకు అంటే పది పది పదిహేడు గాని తొమ్మిది వేలు గాని అవుతుందేమోనండి సిమెంట్ అనేది సిమెం సిమెంటు మీరు ఏది వాడతారండీ అంటే అల్ట్రా టెక్ ఆ నాగార్జున లేకపోతే అంతే మీకు వెంకట్రాంకో ఉంటుంది లేకపోతే నాగార్జున ఉంటుంది అల్ట్రాటెక్ ఉంటుంది మీకు అల్ట్రాటెక్ అనేది కొంచెం రేటు ఎక్కువ కదండీ నాగార్జున బానే ఉంటుంది అండి నాగార్జున వాడదాంలెండి మనం మంచిదే కడదాం లేండి మీరు ఇప్పుడు మామూలుగా రోజు కూలీగా చేయించుకుంటారు లేకపోతే ఏదన్న కాంట్రాక్టుగా మాట్లాడమంటారా అది మీ చుట్టూ గోడ రావడానికి దాదాపు రోజులు రెండు రోజుల్లో రెండు రోజుల్లో అయిపోద్దండి చుట్టూ గోడే కదండీ ఒక ఒక వరసే అంటున్నారు పైగా కాకపోతే ఒక రోజంతా స్తంభాలేస్తారండి ఇంకొక రోజు ఇటుకల పైన ఇటుకలు పెట్టడం పెడతారు పెట్టడం ఒకవేళ ఏదైనా చీకటి అయితే కనుక మూడో రోజుకి వెళ్తాది ఇప్పుడు మరే మూడు రోజుల్లో అయిపోతుంది మొత్తం మీకు ఫస్ట్ రోజైతే కాంట్రాక్ట్ చుట్టూ గోడకంటే మీరు రెండు ఫెంసులు అంటున్నారు కదండీ మీకు మీకు కూలోళ్ళ రేట్లు కూడా పెరిగిపోయాయి అండి వాళ్లు వచ్చినందుకు ఒక పూటకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని వాళ్లకి అలా అయితేనే రావట్లేదు వాళ్ళు కాబట్టి దాదాపు ఒక ముప్పై వేలుకాని ముప్పై ఐదు వేలుకాని అవతుందండి నేను మా కూలోళ్ళకి ఇలా అన్ని తీసేసి చెప్తున్నాను మెటీరియల్ కాక ఉత్తి కూలలో వాళ్ల రేటు అవి ఇవి చెప్తున్నా అంతే లేదు లేదండి మీకు మెటీరియల్ అయితే మీకు లక్ష దాటేద్దండి మరి లక్ష అంటే లక్ష అనుకున్నారా ఏంటి ఒక డెబ్భై వేలదాక అవుతుందండి మెటీరియల్ అంత అనుకుంటే సరేనండీ మంచి రోజు చూసి చెప్తానండి మొదలెదడం ఉంటానండి